పొలాలల్లో పని ఎలా చేయడమో నేర్పించడం కానీయండి పొలాలను ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలో అది నేర్పించడం కానీయండి లేకపోతే ప్లాస్టిక్ నివారణ కోసము కాటన్ బ్యాగ్స్ని తయారు చేస్తూ పేపర్ ప్లేట్స్లను తయారు చేస్తూ వీటికి సంబంధించిన వ్యాపారంలల్లో మహిళలను ఎదిగించగలే ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా